అదేనండి ట్యాప్ ఒకటి విరిగిపోయిందండి అదీనీను సింక్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి లేదు లేదు పైన వాటర్ ట్యాంక్ నుంచి కిందకి ఒక ట్యాప్ వచ్చింది కదా గోడ వారను గోడ వారంట ఉన్న ట్యాపు ఒకటి బ్రే విరిగిపోయింది అదేనండి అదీనీను సింక్ కాడ కింద గొట్టంలో ఎక్కించి కాడనుంచి నీళ్ళు సింకు కింద నుంచి కారిపోతున్నాయి

చేశానండి మొత్తం

మీరే తెచేయ్యండి మొత్తం మీరే తెచ్చి మీరే చేసెయ్యండి అదే అది కూడా చూసెయ్యండి ఎందుకంటే లోపలకి ఇంటిలోకి వచేస్తున్నాయండి హాల్లోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు అందుకనే ఐదు వందలా అండి రెండు వందలు ఇస్తాను మిగతావి చూద్దాం దేనికండి సామాను రెండు అంగుళాలు ముక్క ట్యాపులు అన్నారు అంతేకదండి సరే అండి అక్కడికి వెళ్ళండి ఫోన్పే చేస్తానండి వాళ్ళకి అదే అండి ఇది నేను షాప్ పేరు చెప్తాను అక్కడికి వెళ్ళండి నేను ఫోన్ చేస్తాను మీకు ఏంకావాలో తీసుకోండి అక్కడ సరే